డ్రాప్అవుట్స్ ఎ బాగానే ఊన్నాయి సార్ కాకపోతే కొంచెం మన స్టూడెంట్సు కొంచ్ చాలా మంది డ్రాప్అవుట్స్ ఉన్నారు సార్ ఈ ఎందుకవుతుందంటే డ్రాప్అవుట్స్ లాస్ట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి తగ్గుతూ వస్తున్నాయి సార్ అంతకుముందు కొంచెం ఎక్కువుండేవి ఈ టూ యర్స్లో ఏమవుతుందంటే కొంచెం ఒక ఫిఫ్టీ టు సెవెంటీ మెంబర్స్ వరకు డ్రాప్అవుట్స్ ఉన్నారు సార్ వాళ్ళు అంటే

అంటే ఏమి లేదు సార్ ఈ మధ్య చాలామంది మనకి సిబిఎస్ఈ సిలబస్ అనేది చాలా ఫాస్ట్గా ఇంప్లిమెంట్ అవుతుంది కదా సార్ ప్రతీతి స్కూల్లోని మనకొచ్చే సరికి మనం ఇంకా స్టేట్ సిలబస్లోనే ఉండిపోయాము సార్ ఆ స్టేట్ సిలబస్వల్లేమవుతుందంటే కొంతమంది ఐఐటీకి లేకపోతే ఈ నీట్కి ప్రిపేర్ అవుతున్నారు కదా సార్ వాళ్ళకి కొంచెం మనం కోచింగ్ లేక పిల్లలు వాళ్ళ పేరెంట్స్ వాటిలో చదివించడానికి కొంచెం ముందుకెళ్తున్నారు సార్ స్టడీ పరంగా మనకి బాగానే ఉంటుంది సార్ కాకపోతే ఇలాంటి కొంచెం ఫ్యూచర్ని ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కోచింగ్ ఇప్పుడు నుంచే ట్రైనింగ్ పిల్లలని లైన్లో పెడదాము అన్నట్టు ప్రిపేర్ చేద్దాము అని చూస్తున్నారు సార్ అందువల్ల

సరే సార్ అదే సార్ ఇంకొకటి కొంచెం మనకి గ్రౌండు కూడా సరిగా లేదు కదా సార్ కొంచెం పిల్లలకి కొంచెం ప్రొవైడ్ చేస్తే మనం మంచిది సార్ స్పోర్ట్స్లో కూడా మనం ముందున్నట్టు మన స్కూల్ తరుపున చెయ్యించాలి సార్ అలాంటివి జోన్స్ అలాంటివి పెట్టాము అంటే సార్ మన ఇంటర్ స్కూల్ టైపు మనకి పిల్లలకి కూడా ఎంకరేజ్ చేసినట్టుంటుంది సరే మీరు ఆలోచించండి సార్ వీటి గురించి కొంచెం ఓకే సార్